నేను పాటలు పాడడంలో సాధన చేయడంలో పాడే పద్ధతిని తెలుసుకొని దాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకుంటాను ముఖ్యంగా అనే నానా అనవసరమైన స్వీట్ తినడం కానీ నా గొంతును స్పాయిల్ చేసుకోను ఇంకా నా గొంతుని ఇంకా మెరుగుపరుచుకుంటాను